నమస్తే మేడం నేను ఆకాష్ వాళ్ళ మదర్ని బాగున్నామండి మీరెలా ఉన్నారు ఇదే ఎగ్జామ్స్ అయిపోయాయి అండి మార్క్స్ ఇచ్చారా ఏమైనా అవునా అసలు ఇంట్లో తనేం చెప్పట్లేదండి ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా తను ఇంత వరకు చూపించలేదు అవునా అసలు అంటే మీరు సైన్ పెట్టమని పంపిస్తారు కదా అదే అడిగాను కానీ ఇంకా ఇవ్వలేదు అని చెప్పాడు అందుకనే ఏంటి ఇన్నిరోజులైంది కదా కనుక్కుందామని ఇంక ఈ రోజు స్కూల్కి వచ్చాను అసలు తను ఎలా చదువుతున్నాడండి అవునా లేదండి అస్సలు మాట వినట్లేదు నేను రోజూ చెప్తున్నాను బుక్స్ తియ్యమని ఎంత సేపూ వీడియో గేమ్స్ ఫోన్లు టీవీ అదే అండి రోజూ చెప్తున్నాను ఎంత గట్టిగా చెప్పినా అదే ఏం వర్క్ ఇవ్వట్లేదు ఏమీ లేవు అలా అనే చెప్తున్నాడు రోజూ అదే అసలు ఏంటి కనుక్కుందామని ఇంక ఈ రోజు స్కూల్కి వచ్చాను నేను అన్ని సబ్జక్ట్స్లోనూ పూర్గానే ఉన్నాడా అండి అంటే మ్యాథ్స్లో తను కొంచెం వీకు కొంచెం దగ్గర ఉండి చూసుకుంటారని చెప్దామని ఒ

అవును అదే అసలు తను నాకు ఏం చెప్పలేదండి లేదా నేను ఈ పాటికే చూసేదాన్ని తగ్గుతున్నాయని చూశాను కానీ సరే చదువుతాను అమ్మా అన్నాడని ఇంక వదిలేసాను తనేమో రోజు రోజుకి మాట వినకుండా అయిపోతున్నాడు ఇలా అయితే కష్టం అస్సలు మాట వినట్లేదు అండి అదే మీరైనా కొంచెం భయం చెప్తారని చెప్దామని వచ్చాను ఇంక నేను ప్రోగ్రెస్ రిపోర్టు అడుగుతానండి నేను ఈరోజు నేను చూసి మాట్లాడతాను కొంచెం గట్టిగా మీరు కూడా కొంచెం కొంచెం ఎక్కువ కేర్ తీసుకోండి క్లాస్లో అదే ఏమైనా నేనే దగ్గర ఉండి ఇంక చదివిస్తాను రోజూ కొంచెం జాగ్రత్తగానే చూస్తాను నెక్స్ట్ ఎగ్జామ్స్లో కొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అదే అండి చూపించలేదు ఈ రోజు ఓకే అండి సరే అండి థ్యాంక్ యు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి కొంచెం స్ట్రిక్ట్గానే ఉండండి మీరు పర్లేదు స్ట్రిక్ట్గానే చెప్పండి ఓకే సరే అండి సరే సరే అండి ఓకే అండి థ్యాంక్ యు అండి ఓకే వెళ్తున్నాను